హలో జేకే రెస్టారెంటా అండీ అది ఇందాక మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఇది ఆర్డర్ పెట్టామండీ చికెన్ బిర్యానీ ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ మటన్ కర్రీ అండ్ రోటాస్ మేము పెట్టిన దాంట్లో మాకు రోటీసును మటన్ కర్రీ రాలేదండీ అందులోనూ కవరు బాగా చిరిగి పోయింది కర్రీ మొత్తం ములిగి పోయింది సో మీరు మాకు ఫుడ్ రిటర్న్ చేయగల ఆ మనీ రిటర్న్ చెయ్ చెయ్యగలరా లేదా ఫుడ్ మరి తిరిగి పంపిస్తారా